ఆర్థిక వ్యవస్థలో పొలాలు అనేది ముఖ్య పాత్ర వహిస్తాయి జీవిన వైవిధ్యం రక్షించడం కోసం ఉపయోగ పడుతుంది ప్రాముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే పొలాలు పెద్ద పొలాలకి చిన్న పొలాలకి చాలా తేడా అయితే ఉంది చాలా మంది ప్రభుత్వం వారు ఇప్పుడు చాలా మంది దగ్గర రైతుల దగ్గర పొలాలను కొని వాటిని గృహ నిర్మాణం కోసం ప్రజలకి పట్టారూపంలో ఇవ్వడమైతే జరుగుతుంది అలాగే చిన్న పొలాలకి పెద్ద పొలాలకి తేడా ఉంది కాబట్టి చాలా మంది చిన్నపొలాలు ఉన్న వారు వారు మొక్కలను సాధారణ కాయకూరలను పండించుకుంటు వారు ఒక జీవితం అనేది జీవనం అనేది సాగిస్తు ఉన్నారు అలాగే వారి జీవితంలో అనేక మార్పుల కోసం అనేది ప్రభుత్వం వారు అనేక చర్యలను చేపట్టారు ప్రాముఖ్యంగా పొలాలను పొలాలకు ఎక్కువగా రసాయనాలు అయితే ఎక్కువగా వాడుతున్నారు ఎందుకంటే ఈ రసాయనాలు మందులు వాడడం వల్ల మొక్కలు అనేవి బాగా పెరుగుతాయని అని అందుకని ప్రజల అందరి క్షేమం కొరకు ఈ యంత్రాలను ప్రభుత్వం వారు ప్రవేశపెట్టారు